ఏమేమి పళ్ళు ఉన్నాయమ్మ మామిడి పళ్ళు ఎంతకు ఇస్తా ఉన్నావు పచ్చడివా ఇవి మన తినేటివా అమ్మ అన్నీ పండినవా మాకు ప్రస్తుతానికి అయితే తినేవి ఒక తియ్యవి కావాలన్న అవును ఓ రెండు కిలోల దాక కావాలన్న

అంత రేట్ ఎందుకన్న వాటికి కొంచెం చు కొంచెం చూడరా అన్న కొంచెం ఎమన్న తగ్గించి ఇవ్వగలుగుతావా అదే కానీ ఊ ఊళ్ళోకి వచ్చే వాళ్ళు తక్కువకు ఇస్తున్నారు మీరు ఇంత రేటు చెప్తున్నారు

అదే అదే కానీ ఇంకా మీరు తక్కువకు ఇస్తే ఇంకా ఎక్కువ కూడా తీసుకుంటాము మేము ఏవమి తక్కువ చేసే రేటు చెప్పండి మరి నూట ఎన నూట ఎనభై కాదు కానీ నూట యాభైకి ఇయ్యి అన్న ఇక లాస్ట్ నూట యాభైకి రెండు ఎందుకు రాదు అంత కాదు కానీ నూట ఇరవైకి ఇవ్వండి అన్న అదే నూట ఇరవైకి మాకు పడుతుంది అన్న మీకు కూడ పడుతుంది నూట ఇరవైకి ఇవ్వండి పర్లేదు య రెండు వందల నలభై ఇక లాస్ట్ ఫైనల్ అంత కంటే ఎక్కువ అంటే మా కూడా వద్దు సరే సరే ఇవ్వండి